నేను ఈరోజు ఒకటే ఆర్డర్ పెట్టిన స్విగ్గీలో అది నేను అనుకున్నా టైం కంటే ముందే ఆర్డర్ వచ్చింది నాకైతే మస్త్ కుష్ అయినా నేను ఆర్డర్నీ చూసి అర్ధ గంట గంట టైం చూపించింది పదిహేను నిమిషాలల్లోనే వచ్చింది నేను ఇంత తొందరగా నేను అసలు రాదనుకున్న గంట గంటన్నర అయినాక వస్తుంది అనుకున్నా నేనైతే మస్త్ కుష్ అయిన ఈరోజు మీ ఆర్డర్ గురించి మీరు మనకు ఇచ్చే డెలివరీ ఇంత తోందరగా డెలివర్ చేస్తారని నేను అస్సలు అనుకో అనుకోలేను నేను ఎప్పుడు కూడా మీ మీ యాప్లోనే ఆర్డర్ చేయాలనుకుంటున్నా ఇప్పటినుంచి నేను మాత్రం మస్త్ కుష్ అయిన మస్త్ అంటే మస్త్ కుష్ అయిన నేను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ కూడా మస్త్ ఉంది టేస్ట్ దాని టేస్ట్ ప్యాకింగ్ డెలివరీ బాయ్ వచ్చి మాట్లాడే విధానం అన్నీ నాకు మస్త్ నచ్చినాయి నేను మీ యాప్కి మీ డెలివరీ బాయ్కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నా సరే